హలో గుడ్ ఈవెనింగ్ మేడం ఎవరు మేడం మాట్లాడేది అవునండి కలర్స్ బ్యూటీ పార్లర్ నుంచే మాట్లాడుతున్నామండి ఏ విధంగా సహాయపడగలము మేడం మేము మీకు ఓకే ఓకే మేడం మీకు ఎలాంటి మేకప్ ఏమైనా పెడిక్యూర్ మెనిక్యూర్ ఏమైనా కావాలా మేడం ఓకే మేడం మీకు కూడా హెయిర్ స్పా ఏమైనా చేయమంటారా మేడం ఓకే మేడం ఓకే మొత్తం ఒక ట్వెంటీ ఫైవ్ థౌజండ్ వరకు అవుతుంది మేడం ఎందుకంటే బ్రైడల్ మేకప్ మెనిక్యూర్ పెడిక్యూర్ ఇంకా చాలా చెయ్యాలి కాబట్టి మొత్తం హోల్ ట్వెంటీ ఫైవ్ థౌజండ్ అవుతుంది మేడం డోర్ సర్వీస్ ప్రస్తుతం అవైలబుల్గా లేదు మేడం మీరు మా కలర్స్ బా బ్యూటీ పార్లర్కే వచ్చి చేయించుకోవాలి అవును మేడం మీరు మీ ఈ నంబర్కి వాట్సప్ ఉందా మేడం నేను వాట్సప్లో అన్ని డిటేల్స్ క్లియర్గా మీకు మెన్షన్ చేస్తాను మేడం మా లొకేషన్ కూడా పెడతాను మీరు డైరెక్ట్ లొకేషన్ దగ్గరికొచ్చేయండి మేడం మాకు ఒక కాల్ చేయండి వచ్చే ముందు నేను మిమ్ మిమ్మల్ని పికప్ చేసుకుంటాను మేడం ఓకేనా ఓకే మేడం మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నేను మీకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాను మేడం ఓకేనా ఓకే మేడం థ్యాంక్ యూ మేడం